నా యొక్క చిన్నతనంలో వివిధ రకాల ఆటలను మేము ఆడే వారం ఏ విధంగా అంటే తొక్కుడు పిచ్చ రాయి ఆట ఆడే వాళ్ళం తర్వాత దొంగ పోలీసు కోతికొమ్మచ్చి ఇట్లాంటివి కొన్ని రకాల ఆడాల ఆటలు నేను ఆడే దానిని అంతేకాకుండా నేను మా స్నేహితులు కూడా ఆడేవాళ్ళం అవి ఏవిధంగా ఆడే వాళ్ళం అంటే చిన్నతనంలో మేము చాలా సంతోషంగా ఆడుతూ కొన్ని రకాల వాటికి నియమ నిబంధనలు అనేటువంటివి మేము పెట్టుకునే వాళ్ళం అదే ఏ విధంగా అంటే కోతికొమ్మచ్చి అంటే కింద ఒకరు ఉంటారు ఫస్ట్ అందరు ఒక రౌండ్గా గీత గీసుకొని ఒక కర్రను తీసుకొని అందులో వేయాలి ఎవరు కరెక్ట్గా వేస్తారో బయట వేస్తారో వాళ్ళు గెలుపు పొందినట్టు గీత లోపల వేస్తే వాళ్ళు ఓడిపోయినట్టు అప్పుడు మిగతా వాళ్ళు మిగతావాళ్ళు పైన చెట్టు పైనకి ఎక్కి ఎక్కేస్తారు కింద ఓడిపోయిన వాళ్ళు వాళ్ళని అవుట్ చేయాలి ఆ విధంగా కొన్ని ఆటకి కోతికొమ్మచ్చి ఆటకి నిబంధనలు ఉంటుంది రాయి ఆట అంటే ఎవరైతే దొంగ ఉంటారో వాళ్ళు మిగతా వాళ్ళని అవుట్ చేయాలి ఆ విధంగా తొక్కుడు పిచ్చ ఆటలో ఆడేటప్పుడు గీత తొక్కకుండా ఆడాలి ఎవరైతే గీత తొక్కుతారో వాళ్ళు అవుట్ అని అర్థం ఈ విధంగా తొక్కుడు పిచ్చ ఆటలు అయ్యా తర్వాత రాయి ఆటలు ఈ విధంగా ఆడుతూ ఈ విధంగా కొన్ని రకాల నిబంధనలు అనేటువంటివి మేము పెడుతూ వాటి ద్వారా మేము సంతోషిస్తూ తర్వాత లప్ప ఆటలు కూడా ఆడేవాళ్ళం అది కూడా రాయి తీసుకుని గురిగా కొడితే ఎవరు గెలుపు పొందుతారో ఎక్కువ ఉం తీస్తారో వాళ్ళను విజేతలుగా నియమిస్తాం తక్కువ రాయి లోపల గీత లోపల కొడితే వాళ్ళు అవుట్ ఈ విధంగా నాయకుడిగా నియమిస్తూ విజేతలుగా ఉంటూ తర్వాత ఓడిపోయిన వాళ్ళు తిరిగి ఆడుతూ తర్వాత గెలిచిన వాళ్ళకు ప్రాధాన్యత ఇస్తూ వివిధ రకాల ఆటలాడుతూ ఆటల ద్వారా చిన్నతనంలో నేను నేను మా ఫ్రెండ్స్ మేము అందరము ఎంతో ఆనందాన్ని మేము పొందే వాళ్ళం ఈ విధంగా రకరకాల ఆటలాడుతూ ఆటల ద్వారా మాకు శారీరక అభివృద్ధిని మేము పెంచుకుంటూ సంతోషిస్తు తద్వారా ఆరోగ్యకరమైనటువంటి ఈ ఆటల ద్వారా మేము అనుభవించడం చిన్నతనంలో జరుగుతూ వచ్చింది ఈ విధంగా ఆటలు మేము ఆడుతూ కొనసాగిస్తూ మేము ఉండే వాళ్ళం